తెలుగు వారు తమ సాంప్రదాయ పద్దతులను జరుపుకోవడానికి గౌరవించడానికి వారి భాష ఎలా వాడతారు అంటేనండి ఈ పండుగ దినముల్లో ఏంటంటే కొంత మంది ఇప్పుడు సంక్రాంతి పండుగ దినములు చూసుకున్నాం అనుకోండి అక్కడ అయితే బుర్ర కథ హరి కథ ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు అక్కడ వాళ్ళు వాడే భాష ఏంటంటే చాలా మధురమైన భాష వాడతారు వాళ్ళు అచ్చ తెలుగు భాషలో ఒక రాగ బద్దమైన శైలుల ద్వారా అయితే ఈ భాష వాడడం జరుగుతుంది అలాగే ఒక దసరా చూసుకున్నాం అనుకోండి ఆ దసరాలో కూడా ఏంటంటే ఒక ఒక ఒక ఎలాగంటే ఒక కథ చెప్పినట్లయితే వాళ్ళు భాషను అయితే మాట్లా మాట్లాడటం జరుగుతుంది అలాగే మనము పూజ అంటే మన సాంప్రదాయ పద్ధతుల్లో మనం ఎక్కువ ప్రాధాన్యత దేవుడికి ఇస్తాం కదండి సో ఇలా మన పూజ పద్ధతుల్లో కూడా ఏంటంటే ఈ భాషను అయితే ఒక రాగశైలిలో అంటే పాడటం లాగ లేకపోతే మంత్రించడం ఇలాంటివి కూడా ఇవన్నీ అన్ని విధాలుగా కూడా ఈ మన తెలుగు భాషనైతే వాడుతా ఉంటారండి అలాగే ఇంటి ఇతరులని అంటే ఎప్పుడైనా పండుగ కాలాల్లో ఎవరైనా పెద్ద వారు కనబడినప్పుడు వారిని గౌరవించడానికి వందనంగా వారికి నమస్కారం చేయడానికి కూడా ఏంటంటే ఈ తెలుగు భాష అనేది వాడుతూ ఉంటారండి